మాకు పశువులు మా పశువులను మేము ఎక్కడికి వెళ్ళకుండా కూలీలను పిలిపించి రాళ్లు నాటి కంచెలను వేపిస్తాము సేఫ్గా చూసుకోవడానికి అంతేకాకుండా తినడానికి మాక్సిమం బయటికి వెళ్లడానికి దూకుతూ ఉంటుంది దానివల్ల దానికి ముందే ప్రిపేర్డ్గా కసువు ఇలాంటివి ముందే ప్రిపేర్ చేసుకుని నీళ్లు కాని అంతా చేసుకుని ముందే ప్రిపేర్డ్గా ఉండి అంతా దానికి తగినపుడు దానికి ఆకలి వేసినప్పుడు అది అరిచినప్పుడు అలాంటప్పుడు కసుపు తీసుకువెళ్లి దాని ముందు వేయడం అలా చూసుకోవడం అయితే అది తినేసి

తన గేదెలతో కూడా పాటు హ్యాపీగా తనకు పాలు ఇవ్వడం కూడా చాలా తృప్తిగా వస్తుంది దాన్ని తాగేంతవరకు మనం అమ్మడానికి కానీ పాలు ఇస్తుంది అలా మంచి ఆహారం పెడితే మంచి ఎంత ఆహారం పెడతామో అంతగా పాలు ఇస్తుంది దాని గేదలని పుష్టిగా పెంచేందుకు అవి తోడ్పడతాయి అంతేకాకుండా మనం మన కయ్యెలలోనే పచ్చికలు వేసి బాగా పెంచి వాటిని ఎండకుండా ముందే కోసి మేతగా చిన్నచిన్న మెరుపులుగా మిషన్లో వేసి కట్ చేసి మన పశువుల ముందు పెడితే అవి ఇంకా సంతోషపడి ఇంకా సంతోషంగా తన ఆహారం ఇంకా పుష్టికారంగా ఉంటుంది తను పెరగడం కానీ తన తన గేదలు పెరగడం కాని ఇంకా బాగా ఉంటుంది మనకు నాలుగు ఉన్నవి నలభైగా మారే చిన్నచిన్న అవకాశాలు ఇది మనం అలా కంచె వేసి కాపాడుకున్నట్లు అయితే మన పశువులకి వ్యాధులు రావడం కానీ నిషేధించవచ్చు ఒకవేళ అలా వచ్చినట్టయితే పశువైద్యశాలకి ఫోన్ చేసి రమ్మని దానికి కావాల్సినంత వైద్యం అందించడం కాని మందులు తీసుకురావడం కానీ మనమే వెళ్లి అలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాము తను బాగా పెరిగేంతవరకు బాగా చూసుకొని దాన్ని ఇంకా ఎక్కువగా చేయడం దానికి ప్రయత్నిస్తూ ఉంటాము ప్రతిరోజు దాన్ని తోలుకు వెళ్లడం కాని గేదెలు తోలుకొని వెళ్లడం కాని తోలుకొని రావడం కానీ ప్లేసెస్ క్లీన్గా పెట్టుకొని పెట్టుకునే విధంగా మేము సిమెంట్తో బాగా గారెలు వేసుకొని రంధ్రాలు పెట్టుకుని దాంట్లో కమ్మీలు నాటుకొని తాడులు కట్టుకోవడానికి ఇలాంటి చిన్నచిన్న ఫెసిలిటీస్ పెట్టుకొని ఒకవేళ వాన వచ్చినట్లయితే అవి తడవకుండా పైన షీట్స్ వేసి దాన్ని కాపాడుకుంటాము అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మనకు మంచి గేదెలు తన పిల్లలు అంత మనకి దొరుకుతాయి ఇలా ఉండడంతో మనకు గేదెలు అభివృద్ధి అయితాయి పుష్టిగా పెరుగుతాయి అంతేకాకుండా మనకు పాల ఉత్పత్తి ఇంకా చాలా ఎక్కువగా వస్తాయి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి అలా ఉండడం వల్ల మనకి మనం చాలా అభివృద్ధి అవుతాము సో ఇలా చేసుకొని అవి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్త పడతాము కంచెలు ఎప్పుడు తెరవాలో అప్పుడు మాత్రం తెరిచి వాటికి నీళ్లు చూపించడం ఒక మా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మేము గేదెలను పట్టుకొని వెళ్లి పచ్చికలు మేపించడం అలా చేపిస్తూ ఉంటాము అలాగే వాటికి ఏ రోగం కానీ ఏ వ్యాధి కాని దానికి అంటకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు చూసుకుంటూనే ఉంటాము ప్రతిరోజు దాన్ని గమనిస్తూ ఉంటాము దానికి స్నానం చేయిస్తాము పచ్చికలు ఎత్తి ఒంటి ఫుల్గా రుద్ది శుభ్రం చేస్తాము ఉండే పేడలు ఎత్తి వేసుకుంటాము వేసి దాన్ని ఎరువులుగా మార్చుకుంటాము అంతేకాకుండా